మా పట్టణాలలో పట్టణ పట్టణాలు నగరాలలో ఉండే హెల్త్ కేర్ రంగాలు మధ్య పోలికలు సమానంగానే ఉంటాయి మా పట్టణాలలో రవాణా సౌకర్యం ఎంతో మంచిగా ఉంటుంది ప్రమాద ప్రమాదాలు జరిగిన సమయం వెంటనే ఆంబులెన్స్ వచ్చి ఎన్ని మమ్మల్ని సురక్షితంగా హాస్పిటల్కి ఎంతో వేగంగా తీసుకువెళుతుంది అలాగే నగరాలలో జరిగిన యాక్సిడెంట్లైనను వెంటనే అంబులెన్స్ వచ్చి తరలిపోతాయి ప్రసవ సమయంలోని ప్రసవించే మనిషి కూడా వెంటనే నొప్పులు పడగానే పురిటినొప్పులతో ఇబ్బంది పడుతున్నప్పుడు వెంటనే అంబులెన్స్ మాకు సహాయం చేస్తుంది మా ప్రాంతంలో ఉండే సౌకర్యము ఇంకా హెల్త్ కేర్లు ఎంతో మంచిగా ఉన్నాయి మా ఈ రంగాల మధ్య ఉన్న పోలికలు ఒకలానే ఉన్నాయి టాబ్లెట్ ఉచిత టాబ్లెట్లు ఉచిత మందులు అందించడంలోనూ మాకు చేసే సహాయంలోనూ వారు ఇచ్చే హెల్త్ కేర్లోనే వారు ఇచ్చే అనుమతులలోనూ ఎంతో ఆనందంగానూ భావోద్వేషాలు అంది అందించడానికి వాళ్ళ అహంకారంగా కూడా మాకు ఉంటుంది భౌతికంగానూ శారీరంగాను మానసికంగానూ కూడా వారు వైద్యాన్ని మాకు దయచేసి మాకు అనారోగ్యంలోకి నుంచి ఆరోగ్యంలోకి రావడానికి సహాయపడతారు